ఎడ్ల పోటీలు అంటే మాకు బాగా ఇష్టం ఎడ్లనూ మేమూ కొనుక్కొచ్చి అవిటకి గడ్డి మంచిగా పచ్చి గడ్డి అన్నీ పెట్టి బాగా మేపి మంచిగ పోటీలకు రెడీ జేత్తం రెడీ చేసి తీసుకుపోతాం అవి రా పోటీలకు మనం రెడీ చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి పొడుస్తాయి అవి చేస్తాయి తీసుకుపోతాము అవి గెలిచినా గెలవకున్నా మాకు అదొ సంబరం తీసుకుపోయి అయిటిని పోటీలకు తీసుకుపోతాం ఆయీ పచ్చిగడ్డి వేయాలి వీటికి అన్నీ పెట్టాలి నీళ్ళు పెట్టాలి అన్నీ పెట్టి మంచిగా మేపీ బాగ బలంగా అయినాక పోటీలకు తీసుకుపోతాం తీసుకపోయి ఇక పోటీల కాడ గెలిచినా గెలవకున్నా చూస్తాం మాకు సంబరమే ఎప్పడకి మాకు ఎడ్ల పోటీలంటే మాకు మస్తు సంబరం కాబట్టి మేము మంచిగా వీటినీ చేసి తీసుకపోతాం